దేశంలో అందుబాటులో ఉన్న ఆస్పత్రిలు వైద్య సహాయంపై నా అభిప్రాయం ఏంటంటే ఆసుపత్రులు చాలా వరకు చాలా ఎక్కువ డబ్బులు తీసుకొని చికిత్సను అందిస్తున్నాయి కాబట్టి ఈ చికిత్స అంత మంచిది కాదు అనిపిస్తుంది ఎందుకంటే చాలా చిన్న సమస్య అయినా అన్ని టెస్టులు అవి పరి పరీక్షలు అని రక్తం రక్త పరీక్ష అలాంటి పరీక్షలను చేసి చాలా వరకు డబ్బులని లాగేస్తున్నారు వైద్య సహాయం ఓ చాలా మంచిదే ఎందుకంటే ఆసుపత్రులు ఉన్నదే వైద్యం చేయడానికి డాక్టర్లు వారి యొక్క పనిని మంచిగా చేసి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుతున్నారు అలాగే ఇప్పుడు ఉన్నప్పుడు మనకు రెండు సంవత్సరాల కిందట కోవిడ్ కోవిడ్ అనేది వచ్చింది ఆ కోవిడ్లో చాలా వరకు తమ కుటుంబాలను వదిలేసి ఆసుపత్రిలో ఉండి డాక్టర్లు చాలా మంది ప్రజల యొక్క ప్రాణాలను కాపాడారు ఇలా చాలా వరకు వైద్యులు చాలా మంచి సహకారం అందించారు మన దేశానికి అండ్ ఎలా అంటే వైద్యసేవలు ఎలా ఉన్నాయంటే చాలా వరకు మంచివే కానీ కొన్ని గవర్నమెంట్ ఆసుపత్రులలో వైద్యం సరిగ్గా అందక చాలా మంది చనిపో చనిపోయారు అలా ఉండకూడదని నా అభిప్రాయం ఎలా అంటే మన దేశంలో వైద్యం అనేది చాలా ఉచితంగా ఉండాలి ఎందుకంటే నేను కోరుకునేది ఏంటంటే వైద్యం ఉచితంగా ఉంటే ఏ చిన్న అంటే డబ్బులు లేని ప్రతీ ఒక్కరు వైద్యం చేయించుకొని తమ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోగలడు కాబట్టి సురక్షితంగా ఉండాలంటే సురక్షితంగా ఉండాలంటే ఆస్పత్రులను సంప్రదించి మన ఆరోగ్య పరిస్థితులను డాక్టర్తో చెప్పి ఆ వైద్యుడి యొక్క సహకారం అందించుకొని వైద్య సేవలను అభినందించడం కానీ మనకు తగినంత ధరలలో ఈ మెరుగైన సూచనలు దొరకడం లేదు ఎందుకంటే చాలా ఖరీదైన మందులు చాలా ఖరీదైన ఇంజెక్షన్లు ఉండడం వల్ల పేద కుటుంబాలు సరిగ్గా వ్యాధిని సవరించుకోలేకపోతున్నారు కాబట్టి ఈ వైద్యాన్ని కొంచెం ఉచితంగా ప్రకటిస్తే ఆ వైద్యం వల్ల చాలా పేద కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలుగుతాయని నా అభిప్రాయం అలాగే వైద్య సేవలల్లో చాలా మంది డాక్టర్లు ఎలా అంటే ముందుగా డబ్బులు కడితేనే తర్వాత వైద్యం చేస్తా అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు అలా కాకుండా వైద్యము ముఖ్యం డబ్బు తర్వాత అని చేసే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది